ఆంధ్రప్రదేశ్లో మాట్లాడే ముఖ్యమైన భాష తెలుగు ఎందుకు అన్నట్లు అయితే మొదటి భాష ఆంధ్రప్రదేశ్కి తెలుగు భాష అవుతుంది మరియు రెండో భాష ఏది అన్నట్లయితే ఉర్దూ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల జనాలు ప్రజలు కలిసి ఉండడం వలన ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల భాషలను మాట్లాడుతారు ఏవి అన్నట్లు అయితే ముఖ్యంగా ఇంగ్లీషు మరియు బంజారా మరాఠీ ఒరియా లాంటి భాషలు ఎక్కువగా మాట్లాడుతారు తూర్పుగోదావరి అలాంటి జిల్లాల్లో అన్నట్లు అయితే తెలుగు ఎక్కువ మాట్లాడుతారు కానీ ఆ యాస వేరేలాగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోని రెండు దక్షినాది జిల్లాలో మాట్లాడే దక్షినాది మాండలికలు బంజారా మరాఠీ అవును